నాకు తెలిసినంత వరకు మామూలుగా ఈ రోజుల్లో న్యూస్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మేము అయితే మా ఇంట్లో ప్రతిరోజు ఈనాడు న్యూస్ పేపర్ వస్తుంది అండి మాకు ఈ పేపర్లో చాలా వరకి మనకి నిన్న సమాజంలో జరిగిన విషయాలు అయినా అన్ని తెలుస్తాయి కానీ ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన అంత వరకు ఈనాడు మోడల్ పేపర్స్ అని ఈనాడు ప్రతిభా అని వీటన్నిటిలో పిల్లలకి సంబంధించిన అంత వరకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్సు కెరీర్ గైడెన్స్ ఇంకా పిల్లలకు అవసరమైనవి జాబ్ నోటిఫికేషన్సు ఇంకా విదేశాల్లో చదువు గురించి విదేశాల్లోని యూనివర్సిటీల గురించి అక్కడ ఎలా మనం చదువుకోవాలి అంటే విదేశాల్లోకి వెళ్ళి కావలసిన అంత నాలెడ్జ్ని మనం ఈ న్యూస్ పేపర్ నుంచి మన పిల్లలందరూ పొందగలుగుతున్నారు ఖచ్చితంగా ప్రతీరోజు న్యూస్ పేపర్ని పిల్లలందరూ చదవడం అలవాటు చేసుకోవాలి విదేశాల్లో ఉన్నతమైన విద్యలు చదవాలంటే కూడా మనం ఫస్ట్ అఫ్ ఆల్ ఈ న్యూస్ పేపర్లన్నీ మనకి కీ పాయింట్స్లాగా యూజ్ చేసుకొని విదేశాల్లోని యూనివర్సిటీలు అన్నింటి గురించి అక్కడ ఉన్న కాలేజెస్ గురించి అన్నీ మనకి ముఖ్యమైన సమాచారం అంతా ఈ న్యూస్ పేపర్లో వస్తుంది మెయిన్గా ఈనాడు ప్రతిభ ఈ పేపర్లో అయితే పిల్లలకి సంబంధించిన ఉన్నత విద్య గురించి అన్ని ఇంటెన్షిప్స్ కెరియర్ గైడెన్సు జాబ్ నోటిఫికేషన్స్ ఇలా చాలా విషయాలు మన ఈనాడు పేపర్లో చాలా వరకు వస్తాయి అండి కాబట్టి అందరూ మన పిల్లలకి ఖచ్చితంగా ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి మన పిల్లలందరూ ఈ న్యూస్ పేపర్ని చదవడం అలవాటు చేసుకోవాలని నా ఉద్దేశం